హలో హలో గుడ్ ఈవెనింగ్ నమస్తే అండి మీకు ఏం కావాలండి ఓకే

ఓకేనా ఓకే

ఓకే ఓకే ఓకే ఓకే ఓకే అండి హెడేక్ అయితే ఒక కోల్డ్ ఆక్ట్ ఉంటుంది ఫీవర్కి అయితే డోలో ఉంది మీకు ఏది పడుతుందో పారాసెటమాల్ ఉంది రెండు ఉన్నాయి ఇది అవును ఎప్పుడైనా వేసుకోవచ్చు

వాడవచ్చు డోలో సిక్స్ ఫిఫ్టీ ఏంటంటే ఒళ్ళు నొప్పులు తలనొప్పికి పనిచేస్తుంది ఒకవేళ ఎక్కువ తలనొప్పి ఉంటే కోల్డ్ ఆక్ట్ పనిచేస్తుంది ఇక జలుబు ఉంది అని అంటున్నారు కదా సిట్రిజన్ ఉంది సిట్రిజన్ బాగా పనిచేస్తుంది అది రోజూ ఎక్కువ జలుబు ఉంటే రోజుకి రెండుసార్లు వేసుకోవాలి మధ్యాహ్నం రాత్రి తిన్న తరువాత వేసుకోవాలి ఓకే అండి సరే హెడేక్కి కోల్డ్ ఆక్ట్ ఉంది అవును సార్ వాడవచ్చు సార్

అవును ఇది డోలో బాగానే పనిచేస్తుంది ఒళ్ళు నొప్పులకి అన్నింటికీ డోసు అందరికీ కొంచెం ఎయిటీన్ అబౌ అందరికీ అదే నార్మలే ఉంటుంది అండి డోసు ఓకే ఎప్పటి వరకు అంతే వాడాలి సిక్స్టీ ఇయర్స్

ఉందండి సరే అండి ఇస్తాను ఓకే అండి